సేన్నా సేన్ నాకు మొన్నే పద్దెనిమిది ఏళ్ళు నిండాయి నేను నా పాన్ కార్డ్ అప్లై చేసుకుందామని అనుకుంటున్నాను అండి అందుకని మీకు కాల్ చేశాను ఈ పాన్ కార్డ్ ఫర్దర్గా మనం ఏదైనా చేయాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో అలానే పాన్ కార్డ్ కూడా యూస్ అవుతుంది కదా ఈ పాన్ కార్డ్ తీసుకోవడానికి మెయిన్ డాక్యుమెంట్స్ నాకు తెలిసి ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ ఐడీ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అలాంటి జీరాక్స్ కాపీస్ పెట్టి ఈ పాన్ కార్డ్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఈ పాన్ కార్డ్ అనేది ఆధార్ ఈక్వల్ టూ ఆధార్ కార్డ్ అండి అది ఎలా యూస్ అవుతుందో ఇది కూడా అలానే యూస్ అవుతుందని నేను అందుకనే తీసుకుందామని అనుకుంటున్నాను